హలో ఆ చెప్పండమ్మా ఎవరు ఏం ఏంటి మీ పేరేంటి అంటున్నా ఓకే ఏంటి మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి స్కూల్కి సరిగ్గా రావట్లేదు అంట అటెండెన్స్ లేదు అసలు ఏంటి మీరేమనుకుంటున్నారు మీరు అసలు చదువుదాము అనుకుంటున్నారా లేదా ఏంటి ఇన్ని మంత్స్ నుంచి కూడా బాగాలేదు అంటే ఎలా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేయండి అంతేకానీ ఇలా ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారు ఓకే సరే అటెండెన్స్ లేదు మరి మీ బిహేవియర్ కూడా బాగాలేదని నాకు మీ క్లాస్ టీచర్ వచ్చి కంప్లైంట్ చేశారు క్లాస్లో సైలెంట్గా ఉండట్లేదంటా సెటైర్స్ వేస్తున్నారంట ఏంటి ఓకే మరి లేకపోతే మీరు మార్చుకోకపోతే నేనే టీసీ ఇచ్చి పంపించేస్తాను ఒకసారి మీ ఫాదర్ని కూడా తీసుకురండి అయితే ఓకే మీరు రేపు కా రేపు కాలేజీకి రండి ఖచ్చితంగా మీతో మాట్లాడాలి మీ పేరెంట్స్ని తీసుకురండి ఓకే తీసుకురాకపోతే మీరు కాలేజ్ బయట ఉంటారు మేము టీసీ ఇచ్చేస్తాము ఓకే